ఏమండి నమస్కారమండి అదే అరటిపళ్ళు వ్యాపారి సత్య గారేనా మాట్లాడేది

అదే మా ఊర్లో మాకు తెలిసినోళ్ళని అడిగితే మీ మీ కొట్టు దగ్గరకి పంపించారండి అయితే మాకు మా అవసరం నిమిత్తం అంటే మాది మీరు మంచిగా ఇస్తారని మీ దగ్గరకు వచ్చామండి మనకు ఏంటంటే అరటి పళ్ళు మా వాళ్ళవి రెండు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయండి మీరేంటంటే మొదటి పెళ్ళికి మీ దగ్గర తీసుకుంటున్నామండి మీరు దీనికి ఇచ్చేదాన్ని బట్టి ఇంకా మనకి మిగతా రెండు పెళ్ళిళ్ళు దాన్ని బట్టి ఆలోచిస్తామండి మీ దగ్గర తీసుకోవాలా లేదా అన్నది అదే విన్నానండి

మాదేంటంటే అండి ఏం లేదండి ఇప్పుడు మీకు మూడు కాంట్రాక్ట్లు ఇస్తానంటున్నాను కదండి మీరు ఎంతో కొంత మాకు తగ్గించి ఇస్తారని మూడింటిల మీద కొంచెం కొట్టుకెళ్తారు కదా పెళ్ళిల్లోకి ఏం బాగుంటాయండి చాలా రకాలు ఉన్నాయి కదా మన దగ్గర మన దగ్గర ఏమేమి ఉన్నాయండి మాములుగా చక్రకేళి కాకుండా చక్రకేళి బావుంటది అంటరా సరే అండి సరే అండి చక్రకేళి ఎలా పడతందండి ఏ రకంగా అమ్ముతారు మీరు ఐదు వందలు పడతదా అంటే గెలకి ఎన్ని ఉంటాయండి అరటి పళ్ళు నూట యాభై ఉంటాయంటారా అదే మా పెళ్ళిళ్ళకైతే ఇంచుమించు ఒక మూడు వందల మంది వస్తారండి మూడు వందల మంది అంటే మరి ఆరోజు ఇబ్బంది ఏం అవ్వదు కదండి మరి మీకు

అదే చక్రకేళి ఇస్తా అమృతపాణా చక్రకేళి ఇస్తానన్నారా అమృతపాణి కూడా బాగుంటాయి కదండి అవి ఇవి కలిపి ఇస్తానికేమన్నా బాగుంటుందంటారా లేతే మొత్తం ఒక దాని మీదే వెళ్ళిపోదామంటారా సరే అండి సరే అండి అయితే మనకు కాయ మరి ముగ్గగా ఉండకుండా కా కాయ మంచిగా ఉండేలా చూడండి అన్నీ అంటే మరీ మగ్గిపోయి ఉండకుండా

పండుకి పండుకి మార్చేస్తారండి ఏం లేదండి మనకి ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తుంది కదండీ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి కదా మార్చి ఒకటో తారీఖునండి మాది అంటే మీరు ఒక రెండు రోజులు ముందు అంటే మేము ఒక రెండు రోజుల ముందు తెచ్చేసుకుని పెట్టేసుకుంటే మా దగ్గర ఆగుతాయాండి లేదంటే ఆరోజే రమ్మంటారా లేదా మా దగ్గర ఉంటే పాడైపోతాయి కదండి మీ దగ్గరుంటే ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్తూనే ఉంటారు మీ దగ్గర పాడైపోవడం ఉండవు సర్లేండి అయితే మా కుర్రోడిని పంపిస్తాను లేండి అప్పుడు